మా ప్రాంతంలో ప్రధానంగా వ్యవసాయం ఉంది కొంతమంది శిల్పకళ పెయింటింగ్ వస్త్రాలు తయారీ మరియు చెక్క పనులు చేసుకుంటారు కొందరు వ్యాపారం కూలి పని చిన్న పరిశ్రమల్లో కూడా పనిచేస్తున్నారు ఇతర ప్రాంతాలతో పోలిస్తే మా ఊర్లో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు అయితే కొంతమంది హస్తకళల పనులు కూడా చేస్తుంటారు